నేను మా తోటలో మొక్కలు నాటడానికి మొక్కలు ఎక్కడ తీసుకొస్తానంటే మా ఊరు పక్కన జంగారెడ్డి అనే ఒక ఊరు ఉంది ఆ ఊరు టౌన్ అది మొత్తం చుట్టు పక్కల గ్రామాల వారు గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి వస్తారు వాళ్ళకి ఏం ఏమైనా వస్తువులు కావాలన్న ఏం దొరకాలన్న జంగారెడ్డిపాళెంలోనే దొరుకుతాయి నేనిక్కడ నుంచి మాక్కావాల్సిన మా తోటలో కావాల్సిన మొక్కలు నేనక్కడనుంచి తీసుకొస్తాను అక్కడ రకరకాల మొక్కలు ఉంటాయి ఆ మొక్కలు కూడా మంచి మట్టిలో పెంచిన మొక్కలు అవన్నీ కూడా అవి జంగలపాళెంలో అమ్మేవారు ఎక్కడనుంచో తీసుకొస్తారు అవి బాగా ఎదుగుతాయి తొర త్వరగా ఎదుగుతాయి త్వరగా కాపిస్తాయి అవి నాక్కావాల్సిన మొక్కలు కూడా అక్కడ దొరుకుతాయి ఒక వేల అక్కడేమైనా తీసుకొచ్చిన మొక్క చచ్చిపోయి ఏదైనా జరిగినా చచ్చిపోయిన మొక్కలు వాళ్ళిచ్చేసిన ఇచ్చినా కూడా మనకి మళ్ళీ వాళ్ళది వాళ్ళకిచ్చేస్తే మళ్ళీ మనం మంచి మొక్కలు ఇస్తారు వాళ్ళెటువంటి తప్పూ కూడా చెయ్యరు మంచిగా అమ్ముతారు వాళ్ళు మొక్కలు